హలో సార్ సార్ టాక్సీ వాళ్ళేనా మీరు టాక్సీనా మీద టాక్సీ డ్రైవరా మీరు అవునా మేడం ఒకసారి మాకు పరకాల పాకాల వెళ్ళడానికి మాకు టాక్సీ కావాలండీ టాక్సీ వస్తారా మేడం మాకా షేరింగ్ అయితే ఎంత ఉంటుంది ఎంగేజ్ అయితే ఎంత తీసుకుంటారు అంటే ఫైవ్ హండ్రెడ్కి రారా మేడం

అంటే ఎంగేజ్కి డైరెక్ట్ ఎక్కడనన్నా కాకపోతే మేము ఎవరినన్నా ఎక్కించుకున్న మేమేమి అనుకోమండి కొంచం తీసుకెళ్తారా ఫైవ్ హండ్రెడ్కి రాగలుగుతారా

మరది కనీసం సిక్స్ హండ్రెడ్కైనా వస్తారా ఇంకోక హండ్రెడ్ ఇస్తాను షేరింగ్ అంటే ఎవరినన్నా ఎక్కించుకుంటారా మళ్ళీ మధ్యలో కొంచెం చూడరాదండి అలా మళ్ళీ మాకు పిల్లలు వాళ్ళంతున్నారు మళ్ళీ మాకు సరిపోదు మళ్ళీ మీరు ఎ సెవెన్ హండ్రెడ్ ఇచ్చి మళ్ళీ తక్కువ అంటే ఎట్లా సార్ అంటే ఇంక సెవెన్ హండ్రెడ్కి ఇంక తగ్గదంటారు ఎన్ని కిలోమీటర్లు ఉంటదండి ఫార్టీ కిలోమీటర్స్ వస్తుందా ఓకే మేడం ఒకసారి చూడండి మరి పిల్లలు మాకు ఇబ్బంది అవుతుంది కద కొంచం ఒక ఇంకోకసారి ఎంగేజే కావలండీ మాకు

సెవెన్ హండ్రెడ్ ఇక అంతకన్న ఇక తక్కువ ఇయ్యరిక రారు మంచి లొకేషన్స్ బాగుంటాయి కదా అండి అక్కడ ఓకే అండి మరి అక్కడ నుంచి ఇంకేమన్నా దగ్గర్లో ఉన్నట్టున్నా చిన్న చిన్న చిన్న లొకేషన్స్ ఏమన్నుంటే వెళ్ళొచ్చా అక్కడ దాకా తీసుకెళ్తారా మరి ఇంక వేరే పక్కన ఇంక వేరే లొకేషన్ ఉంది ఇంక హండ్రెడ్ ఎక్కువ తీసుకున్నారు ఇంకా ఎక్కువ అంటారా లేకుంటే అదే రేటుకి తీసుకెళ్తారా

అవన్నీ తిప్పి చూపించాలి మేడం మరి ఓకే అండి మరి థ్యాంక్స్ వస్తారు కదా సెవెన్ హండ్రెడ్కి ఇంకా ఓకే అండి థ్యాంక్ యూ